విద్యార్థులు అందరు కూడా ఆ స్కూల్ అన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమంది ఆ ఇంకా ఎక్కువ చదవాలి అనుకుంటారు మా పల్నాడు డిస్ట్రిక్ట్ సైడ్ అయితే మాత్రం ఎక్కువ మంది ఆ వ్యాపారానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు ఎందుకు అంటే అటు సైడు వ్యాపారాలు ఎక్కువే అలాగని కాలేజెస్ తక్కువేం కాదు చదువుకుని మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మంచి మంచి పెద్ద కాలేజెస్ కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళకి కూడా స్కోప్ ఉంది మనం ఎక్కువ దీనికి వెళ్లొచ్చు దానికి వెళ్ళచ్చు మనం ఎలాంటి ప్రాబ్లెమ్ పేస్ చెయ్యాల్సిన అవసరం లేదు అన్నిట్లో కూడా మనం ఆ ముందుకు వెళ్ళచ్చు చాలా మంది ఉద్యోగాన్ని చూస్ చేసుకుంటారు కొంతమంది ర్యాంకర్ స్టూడెంట్స్ మాత్రం చదువుకుంటారు అని నేను అనుకుంటున్నాను మరి నాకు తెలిసి స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కువ మంది కాలేజెస్కి ప్రిఫర్ చేస్తారు ఒక హండ్రెడ్ పెర్సెంట్లో సెవెంటీ పెర్సెంట్ ఉద్యోగాలకు ప్రిఫర్ చేస్తారు థర్టీ పెర్సెంట్ మాత్రం వేరే కాలేజెస్కి జాయిన్ అవ్వడానికి సిద్ధం అవుతారు